నేను పుస్తకాలు నాకు దగ్గరలో ఉన్న కోటి సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్లలో కొంటాను అక్కడ పుస్తకాలు చాలా చౌక ధరకే దొరుకుతాయి పుస్తకాలను అక్కడ చాలా తక్కువ ధరకు ఇస్తారు అవి కూడా చాలా మంచి మంచి పుస్తకాలు ఇస్తారు అవి చాలా మాకు నాకు డిగ్రీలో చాలా బాగా యూస్ అవ్వు ఉపయోగపడతాయి ఆ పుస్తకాల వల్లనే నాకెంతో ఉపయోగం ఉండింది నేను నా డిగ్రీకి కావాల్సిన ఆరు సెమిస్టర్లకి నేను నా దగ్గరలో ఉన్న కోటి సెకండ్ హ్యాండ్ బుక్కు దగ్గరనే కొంటాను అక్కడ యూనివర్సల్ బుక్ స్టోర్ అనేది పెద్ద బుక్ స్టాల్ కూడా ఉన్నది అక్కడ ఎన్నో పాత బుక్స్ సెకండ్ హ్యాండ్ బుక్స్ ఫస్ట్ అండ్ బుక్స్ ఇలా ఎన్నో రకాల పుస్తకాలు దొరుకుతాయి దానివలన ఎంతో ఉపయోగం ఉంది నాకు కొత్త పుస్తకాలు కావాలంటే కొత్తవి పాతవి కావాలంటే పాతవి లేదా కొత్త ఎడిషన్లో పుస్తకాలు కావాలంటే కొత్తవి ఎడిషన్లో తీసుకోవచ్చు లేదా పాత ఎడిషన్లో కావాలంటే పాత ఎడిషన్లో తీసుకోవచ్చు నేను నాకు గ్రూప్కి సంబంధించిన పుస్తకాలే కాకుండా వివిధ రకాల పుస్తకాలు కూడా తీసుకుంటాను నాకు పుస్తకాలు చదవడం అంటే ఎంతో ఇష్టం దాని వలన నేను నా గ్రూప్వి సంబంధించినవి కాకుండా సాంఘిక శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు కూడా తీసుకుంటాను బ ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు తీసుకుంటాను ఇట్లా అక్కడ ప్రతి పుస్త నోట్ బుక్కులు టెస్ట్ బుక్కులు మెటీరియల్లు ప్రతి పుస్తకం అక్కడ దొరుకుతుంది అది పెద్ద కోటి సెకండ్ హ్యాండ్ బుక్ బుక్స్కి చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం అక్కడ ప్రతి పుస్తకం దొరుకుతుంది మనకు ఎలాంటి పుస్తకాలు కావాలన్నా కోటిలో దొరుకుతాయి మేము కూడా అక్కడే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము అది ఎంతో పుస్తకాలకు ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాంతం ప్రతి పుస్తకం అక్కడ దొరుకుతుంది